మేము మీ దగ్గర నుంచి తీసుకున్న ఆర్డర్ చాలా ఆలస్యంగా రావడం జరుగుతుంది ఎందుకు అనేది మేము తెలుసుకోవాలని అని అనుకుంటున్నాం ఎందుకు మీ ఆర్డర్ ఆర్డర్ తీసుకున్నాక చాలా సమయానికి డెలివరీ అనేది జరగడం జరుగుతుంది అంటే మీ ఆర్డర్ సమయం ఎక్కువగా తీసుకుంటున్నారా లేక ఆ ఆర్డర్కి అంత సమయం పడుతుందా అనేది నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను మీ ఆర్డరు మేము ఆర్డర్ చేసిన ఆప్ అనేది లేకుండా చాలా స్లోగా ఉందా లేకుంటే మీ ఆర్డర్ అనేది మీకు మా దగ్గర నుంచి ఆర్డర్ రావడం లేదా ఎందుకనేది మేము తీసుకున్న ఆర్డర్ అనేది మాటిమాటికి ఆలస్యం జరగడం జరుగుతుంది మేం చేసిన ఆర్డర్ చాలా సమయానికి రీచ్ అవుతుంది మాకు ఎందువలన మీరు అసలు రెస్పాన్సీబులిటీగా ఉండలేకపోతున్నారా లేదంటే మేము మీరు తీసుకున్న యాప్ ప్రాబ్లమా అది ఏమన్న

మీరే అంత రెస్పాన్సీబులిటీ లేకుండా ఉంటున్నారా అండి అసలు మా ఆర్డర్ అనేది ఎందుకు ఆలస్యం అవుతుంది ఏ విధంగా ఆలస్యం అవు అవుతుంది అనేది నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అండి ఇప్పుడు ఏ విధంగా ఎందుకు ఆలస్యయానికి గురవుతుందా ఏదయినా ప్రాబ్లం ఉందా మీకు మీ యాప్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేకుంటే ఇది ఈ ఆహారం రెడీ చేయడంలో సమయం ఏమయినా ఎక్కువ కేటాయించాలి అనుకుంటున్నారా అనేది మాకు కారణం కావాలి అండి మాకు ఆర్డర్ అనేది చా మాటిమాటికి లేటుగా రావడం జరుగుతుంది